సార్ నమస్తే సార్ ఓలా క్యాబ్ సర్వీస్ సార్ సర్ మేము క్యాబ్ బుక్ చేసాం సార్ అది మేము రామా టాకీస్ నుంచి జగదాంబకి బుక్ చేసాం సార్ ఏమైంది అంటే మాకు కొంచెం రిటర్న్ అవ్వాల్సి వచ్చింది సార్ అందుకని క్యాబ్ క్యాన్సల్ చేద్దాం అనుకుంటున్నాం సార్ క్యాన్సిల్ చేసాం దాని అమౌంట్ కొంచెం రిటర్న్ చేయాలి సార్ రీసన్ ఏమి అంటే మేం బ్యాక్ అక్కడి నుంచి వేరే పర్పస్ మీద ఇంకో దగ్గరికి వెళ్తున్నాం సార్ సేమ్ డిస్టెన్స్ కాకుండా వేరే క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం వేరే రూట్లో వెల్లాల్సి వచ్చింది